ఒక ఫోటో ఒక సందేశాన్ని ఇస్తుంది అనటం అది చాలా నిజం ఎందువల్ల అంటే పూర్వకాలంలో రాజులు వాళ్ళ యొక్క ఆచారాలు కట్టుబాట్లు వ్యవహారాలు సంప్రదాయాలు ఇవన్నీ చిత్రాల ద్వారా మన మనం తెలుసుకునే వాళ్ళం ప్రస్తుతం నేను ఒక ఆడపిల్ల చిత్రం వేసాను సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులకి ఒక ఆడపిల్ల ఎలా బాధపడుతుందో తన మనో వ్యథని ఎలా వ్యక్తం చేస్తుందో ఆ చిత్రం ద్వారా చూపించడం జరిగింది అది చాలామందిని ప్రభావితం చేసి మంచి సందేశాన్ని అందించే విధంగా ఉంది